నేను తరుచుగా పత్రికలు చదువుతూనే ఉంటాను నాకు పత్రికలు చదవడం అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టమైన పత్రికలు ఏంటి అంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రగతి ఈనాడు సాక్షి ఇవన్నీ నేను నా మాముల్గానే నేను పాటిస్తూ ఉంటాను బయట అయిన ఇంట్లో అయినా ఇంట్లో మాములుగా మా నాన్నగారు తెస్తూ ఉంటారు కాబట్టి నాకు పత్రికలు చదవటం అప్పటి నుండి మొదలైంది అన్నమాట అప్పటి నుండి నాకు చాలా ఆసక్తిగా ఉండేది ప్రతీ రోజు న్యూస్ చదవటం నాకు చాలా ఇష్టం దానివల్ల మనకి చాలా ఉపయోగం కూడా పడుతుంది కాబట్టి నాకు చాలా ఇష్టం అన్నమాట